మీకిష్టమైన పండుగ ఏది నాకిష్టమైన పండుగ సంక్రాంతి ఎందుకంటే ఇది మూడు రోజులుంటుంది రిలేటీవ్స్తో మన బంధువులతో ఇంకా అమ్మా నాన్న అక్కా చెల్లెల్లు హుస్బెండు అత్తా మామలు అందరితో చాలా హ్యాప్పీగా గడపచ్చు ముఖ్యంగా పల్లెటూర్లో ఈ పండగనేది చాలా బాగా జరుగుతుంది పొద్దుటే లేసి తలస్నానం చేసి పెద్దలకి మనం పళ్ళివ్వటం జరుగుతూ ఉంటుంది అదొక సాంప్రదాయమనమాట తరువాతేమవుతుందంటే ఫస్ట్ పిల్లలకి తల స్నానాలు చేసి భోగి పళ్ళు పోయటం జరుగుతుంది ఆవు పేడతో పిడకలు చేసి మనం భోగి మంటలనేవి ఎక్కడపడితే అక్కడ వేస్తూ ఉంటారు అంటే ఎక్కడపడితే అక్కడంటే నాలుగు కూడలు కలిసిన వీదిలో వేస్తూ ఉంటారండి అదైతే చాలా బాగుంటుంది అక్కడిది వేసి మనము పిల్లలతోనూ పెద్దలతోనూ మాట్లాడుకుంటూ దాని చుట్టూ తిరిగి మరి పండుగను సం సంప్రదాయంగా డ్యాన్స్ అది చేస్తూ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది అలాగే రకరకాల పిండి వంటలు అన్నీ కూడా ఒక పదిహేను రోజులు పది రోజులు ముందు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అరిసెలు ఇంకా పోకుండలు పొంగడాలు జంతికలు ఇంకా అప్పడాలు ఇలాంటివన్నీ చెయ్యడం జరుగుతుందండి మా అమ్మగారు దీ వీటన్నిటిని చాలా బాగా చేసేవారు సంక్రాంతి వస్తుంది అంటే ఏమవుతుందంటే అంతకు ముందు నెల నుంచి పిండిలవి తయారు చేసుకోవటం ఇంకా ఇవన్నీ అంతా ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇంకా ఎక్కడెక్కడో మూల మూల నుంచి మొత్తం ఇల్లంతా శుభ్రం చేయడం ఇళ్ళకి పెయింట్లు వేయించడం గడపలకి ముగ్గులెట్టడం అనేవి చాలా బాగా జరుగుతూ ఉంటుంది నాకైతే పండగ ఎలా ఉంటుందంటే అందరితో కలిసి ఎంజాయ్ చెయ్యచ్చు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడే మనకేమవుతుందంటే కొత్త కొత్తగా సినిమాలకి ఎగ్స్బిషన్లకు బీచులకి వెళ్ళటం కూడా మేము చేస్తూ ఉంటాము ఇక్కడ కోడి పందాలనేవి కూడా చాలా బాగా జరుగుతుంది గవర్నమెంట్ రిస్ట్రక్షన్స్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ పల్లెటూర్లో ఏమవుతుందంటే సర్పంచ్ అలాంటి వాళ్ళుంటారు కదా వాళ్ళనుమతి తీసేసుకొని ఎవరూ రానటువంటి ప్లేసు కొంత ఉంటాయనమాట అక్కడ పొలాల మధ్యల్లో అలాంటి వాటిల్లో ఏర్పాటు చేయడం జరగతుందండి ఇక్కడ కోడిపందాలు ఒక కోడి గెలిస్తే ఇంకొకళ్ళు ఓడిపోవడం అలాంటివి జరిగినప్పుడు కూడా చాలా బాగుంటుంది పందేలనేవి వేసుకోనే డబ్బుల్తో మనకి ఇక్కడ చేతులు మారడం అవి కూడా చూస్తూ ఉంటాము ఇక్కడ మళ్ళీ భోజనాలు ఏర్పాట్లు ఒక తీర్థం ఎలా జరుగుతుందో అలా జరుగుతుందనమాట అన్నీ చాలా బాగుంటాయి చూట్టానికి నేను మా అన్నయ్య వాళ్ళతో కలిసి వెళ్లేదాన్ని చూట్టానికి అలాగే ఇక్కడ రాకరకాలైనటువంటి లక్క పిడతలంటాం కదా అవి బొమ్మలు టెడ్డిబేర్లు ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి ఫ్లవర్ వాస్లు ఇలాంటివన్నీ తెచ్చుకొనేదాన్ననమాట నేను చిన్నప్పుడు కథల పుస్తకాలు కూడా రాకరకాలవే అమ్ముతాయండి అందులో ఉన్న కథలైతే చాలా బాగుంటాయి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అలాగే ఇంకా చెప్పాలంటే మా హస్బెండు వాళ్ళ తరపున వాళ్ళ కూడా చాలా బాగా చేసుకుంటారు అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది కానీ నేనెప్పుడు అమ్మగారింటికే రావడానికిష్టపడతాను పెద్ద పండగంటే అంతే కదా అమ్మగారింటికే వచ్చేస్తాను అలాగే మా అక్కా చెల్లెలందరు కలిసి కూడా కొత్త కొత్త చీరలు అవి కట్టుకొని ఈ పండగను సెలెబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అసలు మూడు రోజులెప్పుడైపోయినయి అని కూడా మనకి తెలియదనమాట అలా గడిచిపోతుంది ఇంకా రెండో రోజు సంక్రాంతి అయితే చాలా బాగా జరుగుతుంది మేము చక్కర పొంగలి అనేది ఇప్పుడు స్పెషల్గా చేసుకుంటాంమనమాట ఇది మేము చేసుకోవడమే కాకుండా పక్కింటి వాళ్లకి చుట్టుపక్కల వాళ్లకి కూడా పంచిపెడుతూ ఉంటాము పులిహోర బంగాళా దుంపల కూర ఇలాంటివి ఇక్కడ సాంప్రదాయకంగా ఆరోజు చేసుకుంటాము అత్తీసుర పచ్చి పులుసు అనేది కూడా చేసుకుంటాము ఇంకా మూడో రోజైతే ఇంక కనుమ పండుగ కనుమ పండుగ రోజునేంటంటే మనకి కోళ్లు వేసుకుంటారనమాట అంటే ఏంటంటే నైవేధ్యం లాగా అలా పెట్టేసుకోని కోడిననేది కోసుకొని మొత్తం ఇళ్లల్లో ఎంతమందున్నారో మొత్తం అంతమందికి సమృద్ధిగా వండుకుంటారనమాట అందరు కలిసి భోజనం చేస్తారు చాలా తృప్తిగా గారెలు చికెన్ కర్రీ ఇంకా నాటుకోడి అలాంటివి తెచ్చుకొని వండుకుంటామండి చాలా బాగుంటుంది ఆ మూడు రోజులవ్వగానే మళ్ళీ అందరు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ ఇల్లలకు అది వెళ్ళిపోవాలి కదా అంటే అది జాబ్ చేసేవాళ్ళు చదువుకొనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే ఇప్పటి నుండి టిక్కెట్లు దొరుకుతున్నాయా మళ్ళీ జర్నీ జర్నీకి ఏం పట్టుకెళ్ళాలి అనేవి చూస్తుంటారు నేనైతే ఇక్కడకొచ్చిన తరువాత మళ్ళీ వెళ్ళాలి అనుకున్నప్పుడు మా అమ్మగారు పచ్చడ్లు జంతికలు చల్లగొప్పిలు ఇవన్నీ చేసి మళ్ళీ నాకు పంపించేవారనమాట అంటే నేనూ వాటితో పాటు వెళ్ళీ అక్కడ పంచిపెట్టుకొనేదాన్ని చుట్టుపక్కల వాళ్లకి అలాగ చాలా బాగుంటుందండి ఇక్కడ